రెస్టారెంట్ రెస్టారెంటా అండి మాట్లాడేది సార్ నేను వేరే సిటీ నుండి తెలంగాణకు వస్తున్నాను సో నేను అథంటిక్ ఫుడ్ టేస్ట్ చేయాలని అనుకుంటున్నాను మీ రెస్టారెంట్లో ఉంటుందా అండి తెలంగాణ అథంటిక్ ఫుడ్ ఇప్పుడు అది ఫేమస్ అయిన అథంటిక్ ఫుడ్ ఏంటండి ఓకే ఓకే లేడీ చెఫ్ ఓకే ఓ ఓకే అవును అవును ఇప్పుడు మీ దగ్గర నాటుకోడి ఉంటుందా అండి నాటుకోడి కర్రీ ఇప్పుడు మీరు ఇప్పుడు వీటిని మీరు అది ఫార్మింగ్ చేస్తారా లేకపోతే ఎక్కడ అన్న డీలర్స్తో తెప్పించుకుంటారా ఓకే ఇప్పుడు మీరు పిండి వంటలు కూడా డెలివరీ చేస్తాం అన్నారు కదా ఇప్పుడు అది తెలంగాణ ఫేమస్ గారెలు కూడా చేస్తారు కదా ఇప్పుడు అవి స్పాట్లో మేము ఆర్డర్ చేసిన వెంటనే చేసి పంపిస్తారా లేకపోతే వన్ టూ డేస్ ముందువి ఏమన్న పంపిస్తారా ఓకే మేము ఇప్పుడు బల్క్లో చేయాలను అనుకున్నాం అనుకో టైం తీసుకుంటుంది కదా సో అప్పుడు మీరు ఎలా మ్యానేజ్ చేస్తారు ఓకే ఎక్స్ట్రా మెంబర్స్ని వర్క్లో తీసుకుని చేస్తారు అన్నట్టు ఓకే యా ఓకే అండి ఓకే యా ఓకే అండి